అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ మీరు ఓకే సార్ టెన్ డేస్ ఐ మీన్ టెన్ మెంబర్స్ వస్తున్నారు అయితే వెకేషన్కి వస్తున్నారా సార్ అవును సార్ ఓకే సార్ అయితే దసరా ముందు టెన్ డేస్ చెప్తాను సార్ మీరు ఒక ఫైవ్ డేస్ అలా రాజమండ్రిలో ఉన్నా ఇంకో ఫైవ్ డేస్ కాకినాడలో స్పెండ్ చేసి వెల్దురు సార్ లేదు అంటే మీరు మిమ్మల్ని డైరెక్ట్గా ఫస్ట్ కాకినాడ తీసుకుని తర్వాత రాజమండ్రి తీసుకు వెళ్తాము సార్ అక్కడ నుంచి మీకు ట్రావెలింగ్ ఈజీ అవుతుంది సార్ అవును సార్ అయితే మనం ఫస్ట్ కాకినాడ ట్రావెల్ ట్రావెల్ అవుదాం సార్ ఓకే సార్ అయితే మీరు ఫ్లైట్లోనే వస్తారా సార్ ఓకే సార్ ట్రావెలింగ్ ట్రావెలింగ్కి తీసుకుంటాం సార్ అయితే ట్రావెలింగ్కి తీసుకున్నాకా సార్ మీకు ఫుడ్ అకామిడేషన్ ఏమన్నా కావాలి అని అంటే మీరు స మేము సజెస్ట్ చేస్తాము అది మీకు నచ్చింది అంటే సార్ మాకు మీరు రిక్వెస్ట్ చేస్తే మేము ఓకే మీరు ఓకే చెప్తే సార్ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము అయితే అకామిడేషన్కి ఇంకా ఫుడ్కి అయితే మేము చూసుకుంటాం సార్ ఓకే సార్ అండ్ మీరు ఫస్ట్ టైం అంటే మీరు ఫస్ట్ టైం మాకు బుక్ చేసుకున్నారు కాబట్టి సార్ మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాం సార్ డిస్కౌంట్కి ఇంకా అకామిడేషన్కి అన్నీ మాట్లాడుకుని ఎంత పడుతుందో టోటల్గా మీకు వేసి చెప్తాను సార్ అది చూసాక మీరు ఓకే అయితే సార్ మీరు మళ్ళీ మాకు ఓకే అని మెసేజ్ పెడితే సార్ మా ట్రావెల్ ఏజెన్సీ నుంచి మీ వాళ్ళకి అండ్ మీకు ఏ కార్ అయితే పంపిస్తున్నామో ఇంకా ఎవరైతే వస్తున్నారో అనేది మీకు అయితే మీకు మెసేజ్ చేస్తాం సార్ వాళ్ళ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ షే షేర్ చేస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్